నేను పోయిన నెల ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఇందులో నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఖరీదు చాలా ఎక్కువగా ఉంది సాధారణ పనులకు ఉపయోగించే స్క్రూ డ్రైవర్స్ ఇంత ఖరీదు పెట్టి కొనడం అనవసరం ప్రోడక్ట్ అయితే బాగుంది కానీ ఇంత ఖరీదు దానికైతే అనవసరం